ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎంతో పేరుగాంచిన విజయవాడ కనకదుుర్గమ్మ వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినది ఇక్కడ ప్రతీ సంవత్సరం దసరాకి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎంతో విశి విశిష్టంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇది కాక మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవస్థానం ఉంది ఇక్కడ ప్రతీ సంవత్సరం మేలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఎంతో చూడ చక్కని సన్నివేశం ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తారు ఇవిగాక కోటిలింగాల దేవస్థానం ఉంది అక్కడ కోటి లింగాలని ప్రతిష్ట చేయటం జరిగింది ఇది ఈ చుట్టుపక్కల మొత్తంలో చూడ చూడ తగ్గ మంచి చాలా మంచి ప్రదేశం చాలా గొప్ప విశిష్ట గల దేవస్థానం విజయవాడలో ఇవన్నీ ఎంతో పేరుగాంచిన దేవాలయాలు